ఈ విశ్వం అత్యంత ప్రసిద్ధమైనది ఇంకా ఎంతో పొడవైనది ఎంతో విశాలమైనది ఈ విశ్వంలో తెలుసుకోవలసినవి కొండంత కానీ మనకి తెలిసినవి గోరంత విశ్వంలో ఇప్పుడు నాసా వారు బాగా పరీక్షిస్తుంది డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ దీని గురించి పరిశోధకులు చాలాగా చాలా పరిశీలిస్తున్నారు డార్క్ ఎనర్జీ అనేది ఏమిటి అది ఎక్కడ నుండి వస్తుంది అని పరీక్షిస్తున్నారు ఇంకా పరిశోధన అవసరమైనవి చాలా ఉన్నాయి విశ్వం ఎంత పెద్దది ఎక్కడ ఇది అంతమవుతుంది లేదా ఎక్కడ ఇది మొదలైంది ఈ విశ్వంలో మనకి తెలియనివి చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కొన్ని నేను విన్నవి ఏంటంటే మన సముద్రం దగ్గర ఉన్న ఇసుకలో ఉన్న రాళ్ళకంటే ఆ నక్షత్రాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పారు ఇంకా మనకి తెలియని ఒక ప్లానేట్ ఏంటంటే ప్లూటో అది ఎప్పుడు అంతమైంది మరియు అది ఎలా అంతమైంది ఇదేమి మనకి తెలియవు ఇంకా మెర్క్యూరీ గురించి కూడా నేను చాలా విన్నాను మెర్క్యూరీ అనే ప్లానేట్లో మనకి చాలా తొందరగా ఒక్కరోజు మన భూమి మీద గడిస్తే అది ఒక ఇయర్ ఒక సంవత్సరం లాగా అనిపిస్తుందట ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యం వేసింది ఇలాంటివి ఎన్నో మనకి తెలియనివి చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా మనం పరిశోధించాల్సింది ఏంటంటే మనకి అవసరం అనేవి మరియు మనకి చుట్టుపక్కల ఉండే గురించి పరిశీలించ దాన్ని పరీక్షించడానికి మనకి రాకెట్ల సహాయం ఉపయోగిస్తాము మనము చంద్రుడి మీద ఇప్పుడు బాగా పరిశోధన చేస్తున్నాము ఎందుకంటే చంద్రుడు మనకి అన్నిటితో పోలిస్తే కొంచెం దగ్గరగా ఉంటాడు మనకి చంద్రుడు ఎప్పుడూ మన చుట్టూరు తిరుగుతూ ఉంటాడు కాబట్టి కొంత మంది ఏమంటారు అంటే చంద్రుడికి వచ్చే కాలంలో చంద్రుడు దగ్గర అక్కడ ఉన్న ప్లానెట్ ప్లానెట్ మీద కూడా మనుషులు జీవించగలుగుతారని కానీ తెలియదు ఎప్పుడు అవుతుందో ఈ చంద్రుడు అనేది మనం చాలా చూస్తూ వింటూ ఉంటాము న్యూస్లో కానీ చంద్రుని మీదకి ఈ శాటిలైట్స్ పంపారు ఇప్పటి వరకైతే చంద్రుని మీదకు మనుషులు కూడా వెళ్ళారు వాళ్ళు పాదాలు కానీ వాళ్ళు వాళ్ళు ఆక్కడి నుంచి తెచ్చిన మట్టి రాళ్ళు కానీ అవన్నీ మనకి ఇప్పటికీ ఉన్నాయి వారి పరిశోధకుల దగ్గర ఇ ఇవన్నీ పరిశీలించేది నాసా నాసా ప్రతీ దానికి అంటూ ఉంటుంది ఏంటంటే ఈ ప్రపంచం అనేది ఈ విశ్వం అనేది చాలా పెద్దది దీనిని పరీక్షించడానికి మనకి జీవిత కాలం సరిపోదు అని కానీ వాళ్ళు ఎప్పుకో ఒక వైపు ఒక ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా తెలుస్తుందేమో అని మనం పరీక్షించాలి అనుకుంటే మనకి చాలా ఉంటాయి ఎందుకు మనకి భూమి భూమి చుట్టూరు చంద్రుడు తిరుగుతుంది వేరేవాటికి ఎందుకు తిరుగడం లేదు భూమి మనం ఎందుకు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాము సూర్యుడు లేకపోతే ఏమవుతుంది ఇవన్నీ పరీక్షించడానికి చాలా టైం పడుతుంది సో నేను ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని అనుకుంటున్నాను ఈ విశ్వంలో మనకి తెలియనివి